మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఎలక్ట్రానీ సిటీ వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది అండి ఏం లేదు నాకు అర్జెంటుగా ఒక మీటింగ్ ఉంది టెన్లోపు రీచ్ అవ్వాలి రీచ్ అవుతామా ఇక్కడ చూస్తే ఏదో వర్క్ జరుగుతున్నట్టు ఉంది దానికి తోడు ఫుల్లు ట్రాఫిక్ కూడా ఉంది ఎలా అండి వెళ్ళిపోతామా ఒక అట్లీస్ట్ ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అన్న వెళ్తామా ఎలా అయినా చేసి ఒకా

టెన్కంతా కొంచెం త్వరగా డ్రైవ్ చేయరా ప్లీస్ ఓకే అండి థాంక్యూ